నేను రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకాన్ని మూడు సంవత్సరాల క్రితం కొన్నాను రాబర్ట్ హుక్ అనే అతన ఇతను రాయడం జరిగింది ఈ కథ అమెరికాలోని రెండు కుటుంబాల మధ్య సారాంశంగా రాయడం జరిగింది ఒక మనిషి అనే ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా డబ్బులు దాచుకోవాలి డబ్బుని డబ్బుతో ఎలా సంపాదించాలి అనేది ఈ కథలో ముఖ్య అంశము ముఖ్యంగా ఒక మనిషి పేదవాడు అవ్వటానికి ఒక మనిషి డబ్బున్నవాడు అవడానికి కారణాలు వివరించారు మనం డబ్బుని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత గొప్పగా అంత డబ్బున్న వారము అవుతాము మనము డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టడం వలన మనము ఎక్కువగా పేదవారము అవుతాము డబ్బు అనేది అవసరాలకు వాడుకోవాలి అవసరం లేని వస్తువులను కొంటే తర్వాత అవసరం ఉన్న ఆస్తులున్నా అమ్ముకోవాల్సి వస్తుంది అనేది ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశము రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం ఒక మనిషి జీవితానికి ఒక మంచి గుణపాఠం ఇది చదివిన ప్రతి ఒక్కరు కూడా జీవితం విలువ తెలుస్తుంది కుటుంబ విలువ తెలుస్తుంది జీవన ఉపాధి ఏ విధంగా చేసుకోవాలనేది కూడా తెలుస్తుంది ఇదొక గొప్ప పుస్తకంగా నేను భావించాను నేను కూడా అది నేర్చుకున్నాను నేను ఈ పుస్తకాన్ని మూడుసార్లు చదివాను నేను నేర్చుకున్న కూడా ప్రతీ ఒక్క విషయం కూడా నేర్చుకున్నాను అందుకే రోజు మంచి జీవితాన్ని గడుపుతున్నాను